నేను మీ భోజన శాలలో నాలుగు ఆహార పదార్థాలు ఆర్డర్ చేయడం జరిగింది కానీ నాకు చేరేటప్పటికి అందులో మూడు పదార్థాలు మాత్రమే ఉన్నాయి ఒక పదార్థం నాకు అందలేదు అది మీ వద్దన ఉంటే డెలివరీ బాయ్ చేత పంపించగలరని లేకపోతే నా డబ్బులు తిరిగి చెల్లిస్తారని మిమ్మల్ని సంప్రదించడం జరిగింది